నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇది సాధారణంగా ఉష్ణ మండల వాతావరణాన్ని అనుభవిస్తుంది ఇక్కడ వేసవికాలం చాలా వేడిగా ఉంటుంది ఉష్ణోగ్రతలు సాధారణంగా నలభై డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు పెరుగుతాయి మొత్తం వర్షపాతం సుమారు వెయ్యి మిల్లిమీటర్లుగా ఉంటుంది ఇది ప్రధానంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు జరిగే దక్షిణ పశ్చిమ ఋతుపవనాల ద్వారా వస్తుంది శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా ఇరవై డిగ్రీ సెంటిగ్రేడ్లు చుట్టు ఉంటాయి ఇది సౌమ్యంగా ఉంటుంది ఇటీవల సంవత్సరాలలో నెల్లూరు జిల్లాలో వాతావరణంలో కొన్ని మార్పులు గమనించబడినాయి వేసవికాలంలో ఉష్ణోగ్రతలు మరీ మరింత పెరుగుతున్నాయి ఇది తీవ్ర వేడిని అనుభవించేందుకు దారి తీస్తుంది అలాగే వర్షపాతం విధానంలో అనుశ్చిత పెరుగుతుంది కొన్ని సంవత్సరాలు సంవత్సరాలలో అధిక వర్షపాతం మరి కొన్ని సంవత్సరాలలో తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది ఈ మార్పులు వాతావరణ మార్పు ప్రభావంగా పరిగణించబడుతున్నాయి మీరు మీ జీవిత కాలంలో వాతావరణంలో ఈ విధమైన మార్పులు గమనించి ఉండవచ్చు ముఖ్యంగా వేసవి కాలంలో వేడి పెరుగుదల మరియు వర్షపాతం విధానంలో అనిశ్చిత వంటి అంశాలను చూడవచ్చు